హలో ఝాన్సీ ఏమి చేస్తున్నావు అదే నేను కూడా అదే అనుకుంటున్నాను షాపింగ్కి వెళ్దాం అని ఎక్కడకి వెళ్దాం షాపింగ్కి మరి ఎక్కడైతే బాగుంటుంది అదే మరి బడ్జెట్ ఎంత ఉంది నీ దగ్గర

నా దగ్గర కూడా అంతే ఉంది మరి విశాల్ మార్ట్లో బాగున్నాయి అంటవా ఓకే ఓకే వస్తాను ఇట్లా మరి కుర్తీస్ జీన్స్లో జీన్స్లో తీసుకుందాం అనుకుంటున్నాను నేను మరి అందులో ఏమన్న ఆఫర్సు ఉన్నాయా నువ్వు వెళ్ళా అన్నావు కదా ఓకే ఓకే ఈరోజు వెళదాం మరి ఓకే బాయ్